ప్రతీ నెల విద్యుత్ బిల్లులు వస్తూనే ఉంటాయి కానీ ఈ నెల మాకు బిల్లు రావడం వల్ల మాకు ఎందుకో అనుమానం వచ్చింది మా బిల్లు ఏదైనా రిపేరింగ్ ఉందా అని చెప్పేసి అయితే మేము అతని దగ్గరికి విద్యుత్ బిల్లు దగ్గరికి వెళ్ళి అక్కడ లోపల ఏమైనా ఏమైనా అయ్యిందా అని చెప్పేసి మేము అడిగాము మాకు ప్రతీ నెలా ఎక్కువగానే వస్తుంది బిల్లు ఎందుకు ఇలా వస్తుందని చెప్పేసి అక్కడికి వెళ్ళి పోయి అడిగితే నేను లోపలికి వెళ్ళిన తరువాతకి ఆ కరెంటు బిల్లులో మన యొక్క ఎంత వాడుతున్నాము ఎన్ని యూనిట్స్ వాడుతున్నాము అని చెప్పేసి అక్కడ వస్తున్నాయి అన్నమాట మన యొక్క యూనిట్లు అక్కడ పడుతున్నాయి అయితే ఎందుకు ఇట్లా పడుతున్నాయి అని చెప్పేసి గత మూడు నెలల నుంచిగా బాగా చూసి మా డాడీ మొన్న కరెంట్ బిల్లు అతని దగ్గరకి విద్యుత్ దగ్గరికి వెళ్ళిండు అన్నమాట అక్కడ వెళ్ళి ఎందుకు ఇట్లా మాది ఎక్కువగా బిల్లు ఛార్జీలు చూపిస్తున్నాయి మేము ప్రతీ నెలా కడుతూనే ఉన్నాము మా యూనిట్లు ఎక్కువగా చూపిస్తున్నాయి అని చెప్పేసి పోయి అడిగాడు అక్కడ వాళ్ళు అంటున్నారు ఇంత యూనిట్కి ఒక యూనిట్కి ఇంత ఇంత యూనిట్స్ ఉంటాయి ఇంత కాలుతుంది అని చెప్పేసి అంటున్నారు అన్నమాట సరేలే అని చెప్పేసి మీటర్ ప్రాబ్లం ఉందని చెప్పేసి మళ్ళీ మీటర్ చేంజ్ చేపించాము అయినా ఏం చేంజెస్ లేవన్నమాట అట్లా పోయి అక్కడ అడిగినాము మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి అడిగితే అక్కడ వాళ్ళు సరేలే చూస్తాము అని చెప్పేసి మన మా యొక్క మూన్నెల్లలో నుంచి ఉన్న ఈ బిల్లుకి ఛార్జీల మొత్తం తీసి చూయించారు అన్నమాట చూపించిన తరువాతకి మాకు అప్పుడు వాటిని చూసి ఈ ఇలా ఉంది పరిస్థితి అని చెప్పి అతను విద్యుత్ శాఖ మంత్రి చెప్పాడు చెప్పిన తరువాతకి ఓకే అని చెప్పేసి అప్పుడు చేంజ్ చేయించాము